మాకు మా ప్రాంతంలో దాదాపు ఇరవై గంటల పాటు కరెంట్ అనేది ఉంటుంది కానీ వేసవికాలంలో ఎక్కువగా కరెంటు కోతలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఆ సమయంలో మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాగే సాఫ్ట్వేర్ జాబు లు చేసేవాళ్ళు రిమోట్ గా పని చేసే వారికి ఇంటర్నెట్ లేకపోవడం వల్ల వాళ్లకి చాలా ఇబ్బంది కలుగుతుంది అలాగే ప్రధానంగా వర్షాకాలంలో వచ్చే వర్షాకాలంలో ఎక్కువగా తుఫానుల వలన కూడా కరెంటు కోతలు అనేవి ఎక్కువగా ఉంటాయి కొన్ని కొన్ని సార్లు భారీ చెట్లు అనేవి కూలిపోవడం వల్ల కరెంటు తీగలు ధ్వంసమయ్యి కరెంటు కోతలు అనేవి ఎక్కువ జరుగుతుంటాయి శీతాకాలంలో వచ్చేటప్పటికీ శీతాకాలంలో ఎక్కువగా కరెంటు కోతలు ఉండవని చెప్పాలి ఎందుకంటే అప్పుడు మరీ ఎక్కువగా వర్షాలు నమోదు అవ్వవు అలాగే ఎండలు కూడా ఎక్కువ నమోదు అవ్వవు కాబట్టి అప్పుడు వాతావరణ పరిస్థితి సమాంతరంగా ఉంటుంది అందుకనే శీతాకాలంలో ఎక్కువగా కరెంటు కోతలు అనేవి ఉండవు వేసవి కాలము వర్షా కాలంతో పోలిస్తే శీతాకాలంలో వాతావరణ పరిస్థితులు చాలా మెరుగ్గా ఉంటాయి ఇది మా ఏరియా లో మా ప్రాంతంలో ఉండే కరెంటు కోతల సమస్య